హెల్త్కేర్ రంగంలో పట్టణాలు మరియు నగరాలలో ఉండే తేడా ఇదే అదేమిటంటే పట్టణాలలో అంటే మెట్రోపాలిటన్ సిటీలలో డాక్టర్లు వైద్య సిబ్బందులు ఆంబులెన్స్ సదుపాయాలు మరియు మందులు ఇతర ఇతర సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉంటాయి అందరికీ కావలసిన విధంగా వైద్యం అందుతుంది అలాగే వైద్యం ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుంది అదే మనం పల్లెటూర్లలో చూసుకుంటే వైద్య సదుపాయాలు తక్కువగా ఉంటాయి ఊరిలో ఎక్కడో ఒకచోట ఆసుపత్రి ఉంటుంది అది ఎన్నో మైళ్ళ దూరంలో ఉంటుంది డాక్టర్లు కూడా అంతా అంతగా అందుబాటులో ఉండరు ఈ ప ఈ పల్లెటూర్లలో వైద్య శిబిరాలు ఏర్పర్ ఏర్పరచడం వల్ల అప్పుడప్పుడు ప్రజలందరూ ఒకేసారి ఈ వైద్య శిబిరాలలో మందులకుగాను మరియు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తగినంతగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించి వారు ఖర్చులు తగ్గించుకుంటున్నారు పల్లెటూర్లలో ఆరోగ్య విషయాలపై శ్రద్ధ శ్రద్ధపై ఆరోగ్య విషయాల శ్రద్ధను చూపించే అంతగా ఎవరూ ఉండరు ఎవరికి వాళ్ళు తిండి నిద్ర మరియు ఇతర ఇతర సంతోషాలతో పల్లెటూర్లలో సంతోషంగా ఉంటారు